నమస్తే మేడం నేను నేను మీ హోటల్లోనండి గత రెండు రోజుల్నుండి ఉంటున్నానండి అయితే ఆ రూమ్లోని కొంచం ఫ్యాన్ అనేది ప్రాబ్లమ్గా ఉందండి ఫ్యాను ఫ్యాన్ కొంచం సౌండ్ ఎక్కువొస్తుందండి మా గది నంబరొచ్చి ఐదండి అయితే అయితే దాంతో పాటు బాత్ రూమ్ కూడా నండి చాలా వాసన దుర్వాసన టైప్ వస్తుందండి దాని వల్ల దాని వల్ల దాని వల్ల బయట రూమ్లో కాని బయట దోమలు కాని ఎక్కువగా ఉంటున్నాయండి ఆ వాసనకి రెండు రోజుల్నుండి రెండు రోజుల్నుండి ఇలాగే ఉంటుందండి చెప్తున్నామండి ఎవరు రావట్లేదండి ఆ క్లీనింగ్ వాటర్ ఒకటి నీళ్లొకటి స్నానం చేసే నీళ్ళు ఒకటి వేడిగా ఉండట్లేదండి అది పని చేయట్లేదనుకుంటా అవేనండి మే మాకు మా సమస్య అదేనండి రెండు రోజుల్నుండి చెప్తున్నాం కాని మీరీ అంటున్నారు కాని మీరేం చేయట్లేదండి సరేనండి త్వరగా చేసేలా చూడండి ఆ రూమ్ ఆ రూమ్ రెంట్ మాత్రం చాలా ఎక్కువుగా ఉంది కాని మెయింటెనెన్స్ మాత్రం త్వరగా ఏం చేయట్లేదండి మీరు గది ఒకసారి శుభ్రంగా చేయించండి ఇవ్విటితో పాటు సరే అండి సరే అండి